విద్యార్థులకు చదువు మాత్రమే కాదు ఈ కళలు క్రీడలు క్లబ్బులు ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి అంటే కొంతమంది చదువు మీద ఇంట్రస్ట్ ఉండే వాళ్ళు ఉంటారు చాలా కొంతమందికి ఉండదు అట్లాంటి టైంలో అట్లాంటి టైంలో అనే కాదు మనకు ఇప్పుడు అందరు చదువుకుని అందరు ఇంజనీర్స్ అయ్యి అందరు డాక్టర్స్ అయితే ఈ రోజుల్లో చాలామంది క్రీడల్లో కూడా కళలు వాళ్ళ కళలు అవన్నీ వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల ఇప్పుడు క్రీడల్లో నిలదొక్కుకొని ఎంతోమందిని చూస్తున్నాము మనం చదువుకుని సంపాదించే దానికంటే ఆ క్రీడలు ఇట్లాంటి వాటిల్లో వెళ్ళి ఎన్నో కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు సంపాదించడం అనే కాదు కానీ వాళ్ళు చాలా సంతోషంగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవంతా రావటంలో తప్పేమీ లేదు సో ఈ రోజుల్లో విద్యార్థులకు విద్య మాత్రమే కాదు విద్య అనేది వాళ్ళకి ఒక డిసిప్లెయిన్ ఒక పద్ధతి అనేది నేర్పిస్తుంది కానీ అందుకని అది కావాలి అండ్ ఇంకొకటి క్రీడలు ఇవన్నీ రావటం వల్ల వాళ్ళకి వాళ్ళు అవుతారా లేదా అది వాళ్ళ అది వాళ్ళ ఒపీనియన్ కానీ ఆ క్రీడలు వీటివల్ల ఏంటంటే వాళ్ళకి ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో ఈ రోజుల్లో విద్యార్థులకి ఖచ్చితంగా ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు అన్నమాట ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్ ప్రతి పా పాఠశాల ప్రతి కళాశాలలు ఈ క్రీడల్ని మాత్రం ఆప ఆపకుండా చేస్తు ఉండాలని నేర్పిస్తు ఉండాలని నా అభిప్రాయం